ఉబర్ఆ అండి నేను ఆటో బుక్ చేశాను అండి ఇంకా రాలేదు ఇప్పటికే చాలా టైం వెయిట్ వెయిట్ చేసాను లొకేషన్ ఐడియా ఉందా అండి నేను మా ఏరియా నుండి ఎంజీ రోడ్డు వరకు బుక్ చేసాను అండి అది నాకు అత్యవసరమైన ముఖ్యమైన పని ఉంది అండి మీరు మా ఏరియా రావడానికి ఫాస్ట్ రూట్ చెప్తాను దాన్ని ఫాలో అవ్వండి మరియు మీరు లోకేషన్ని ఆన్ చేసుకోండి ప్రభాస్ కాలేజ్ నుండి బారుగా వచ్చి కుడి వైపుకు మళ్ళీ అక్కడి నుంచి ఎడమ వైపుకు తీసుకోండి నేను బయటే ఉంటాను కొంచెం త్వరగా రండి నాకు అత్యవసరమైన పని ఉంది మీకు ఏమైనా చిరునామా అర్థం కాని ఎడల నన్ను అడగండి నేను మీ ఊబర్ని ఎన్నోసార్లు ఉపయోగించాను చాలా త్వరగా వచ్చేవాళ్ళు మీరు కొంచెం సమయం తీసుకొని త్వరగా రావటానికి చూడండి థ్యాంక్ యూ